తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు చిన్నప్పుడు మాత్రం బాగా కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు పెద్దయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడానికి ఏమి ఇబ్బంది లేదు గానీ రాసేటప్పుడు ఈ రాసేటప్పుడు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు చిన్నప్పుడు అంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ చాలా తక్కువ కాబట్టి అప్పుడు ఒత్తులు హల్లులు అవన్నీ కొంచెం తప్పులుొచ్చేయి అప్పుడు ఆ కాపీరైట్ పుస్తకాలు అవి దానీలో రాసి ప్రాక్టీస్ చేసి అలా రాయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి అంతా తప్పులు రావు సర్దుకున్నా ఇప్పుడైతే బాగానే రాయగలను తెలుగు కూడా మాట్లాడేటప్పుడు అసలు ఏమి కష్టం లేదు ఇంట్లో ఎక్కువ మాట్లాడేది తెలుగే కాబట్టి రోజు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే తెలుగే కాబట్టి అంతా మాట్లాడేటప్పుడు ఏం కష్టం ఉండదు చిన్నప్పుడే కొద్దిగా రాసేటప్పుడు కొద్దిగా ఒత్తులు పొల్లులు అన్నీ పోయి కొంచెం కష్టంగా అనిపించేది తెలుగు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఆ పుస్తకాల్లో అవి రాసి చిన్నప్పటి నుంచి రాయడం మూలంగా ఇప్పుడేవి అంతా కష్టమ ఉండదు తెలుగు రాయడం కానీ చదవడం కానీ అలా ఏమీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇదంతా బాగానే ఉంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఎప్పుడైనా కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా తప్పులు వస్తూ ఉంటాయి అంతే తప్ప రాయడం కానీ చదవటం కానీ అంత పెద్ద కష్టమేమి ఉండదు